నేను మొబైల్లో నాకు ఎంతో ఇష్టమైన వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాను కానీ అది నేను అనుకున్న సమయానికి రాలేదు వెజ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టము వెజ్ బిర్యానీ తినడం కోసం నేను ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నాను కానీ అది స్ తగిన సమయానికి రాలేదు అది ఇంకా ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలని మొబైల్లో యాప్ ఓపెన్ చేసి డెలివరీ ఎంత సమయానికి ఉందో అని చూసాను కానీ అది చాలా సమయం పడుతుందని చూపించింది ఇలా ఆర్డర్ చేసి ఎదురుచూడడం చాలా బాధాకరంగా ఉంది మరియు మనకి ఇష్టమైన ఆహారము అనుకున్న సమయానికి రాకపోతే చాలా నిరాశ కలిగిస్తుంది నేను ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీ రావడానికి ఇంకా గంట సమయం పడుతుంది అని యాప్లో చూపించింది దాని కోసం నేను చాలా సేపు గంట సేపు దాక వెయిట్ చేసి చూసాను గంట తర్వాత వచ్చింది అప్పుడు నేను వెజ్ బిర్యానీ తిని ఆనందపడినాను